నా మనసు మరియు శరీరం విశ్రాంతి కోసం నేను ఏమేమి చేస్తానంటే ముందు శరీర విశ్రాంతి కోసం నేను నేను పడుకుంటాను ప్రశాంతంగా పడుకుంటాను ఏ పని చేయకుండా అలా మనసు శరీరం మళ్ళీ రిలీఫ్ అవ్వడానికి రిలీఫ్ అయ్యే అంత వరకు పడుకోవడం ఖాళీగా ఏ పని చెయ్యకుండా ఉంటాను అలాగే కూర్చొని రెస్ట్ తీసుకుంటాను మరి మరియు మనసు ప్రశాంతత కోసం నేను పొద్దున్నే లేచి యోగా చేస్తాను అలా యోగా చేయటం వల్ల మనసుక్ కానీ శరీరానికి కానీ విశ్రాంతి దొరుకుతుంది మన మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది ఇంకా మెడిటేషన్ చేస్తాను మెడిటేషన్ చేస్తే మన మనసులో ఉన్న ఆలోచనలు కానీ ఆ క్షణంలో ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది కూల్గా ఉంటుంది ఏమి ఆలోచించకుండా ఉంటే ఇంకా ప్రాణాయమం ప్రాణాయామం అయితే చాలా హెల్త్కి చాలా మంచిది షుగర్ కానీ బీపీ కానీ మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది ఎవరైనా రోజు ప్రతి రోజు యోగా కానీ ఎక్సర్సైజెస్తో బాడీ శరీర ప్రశాంతతే కాకుండా మనసు ప్రశాంతత కోసం యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా చేస్తే చాలా మంచిది అలాగే మనసు ప్రశాంతత కోసం బుక్స్ చదువుతాను మనకు నచ్చిన బుక్స్ స్టోరీస్ కానీ ఏదైనా కథల పుస్తకం కానీ ఏదైనా చదువుతాను అలానే నా మనసు ప్రశాంతత కోసం నేను రోజు గుడికి వెళ్తాను గుడికి వెళ్తే అక్కడ మనకి నచ్చిన దేవుడికి మనం వెళ్ళి అక్కడ పూజ చేసినా కానీ అక్కడ కాసేపు కూర్చున్నా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పాటలు వింటాను పాటలు మా ఏఆర్ రెహ్మాన్ సాంగ్స్ కానీ ఇళయరాజా సాంగ్స్ కానీ అనూప్ రూబెన్స్ సాంగ్స్ కానీ అట్లా ఏదైనా వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మనసు ప్రశాంతత కోసం అలాగే శరీర ప్రశాంతత కోసం ఈ పద్ధతులు నేను ఫాలో అవుతాను